హలో ఎవరండి చెప్పండి సార్ ఆ చెప్పండి చెప్పండి చెప్పండి

ఆ

అ

ఆ మీ వయసు ఎంతుంటుందండి మీ వయసు ఎంతుంటుందండి ఆ

అదేలే అదేలే అదేలే అదేలే సరే సరే సరే ఓకే ఓకే ఇప్పుడూ బ్లడ్ టెస్టింగు యూరిన్ టెస్టింగు ఈఎస్ఐ స్టాండింగు ఇవన్నీ చూసి మామూలుగా నార్మల్ ఏచెమ్స్ చూసుకుని అప్పుడు మెడిసిన్ రాస్తాం సార్ మెడిసిన్ ఇస్తాము బీపీ ఉంటుంది షుగరు ఉంటుంది అన్నారు కాబట్టి ఆహారంలో ఉప్పు బొత్తిగా లేని పదార్థాలు తీసుకోవాలి తేలిక పదార్థాలు గోధుంలాంటి అటువంటి పదార్థాలు తేలికగా ఉంటాయి తీసుకుని బాగుంటుంది మరి రైస్ ఫుడే బాగా ఎక్కువగా తీసుకోకూడదు తేలిక ఆహారం లాంటివి తీసుకోవాలి అది మోకాల్లొప్పులు అని నరాలు నొప్పులు అన్నారు కాబట్టి వాటికి కూడా మెడిసిన్ ఎక్సరేస్ అన్ని చేసి బ్లడ్ టెస్టులు అన్ని చేసి చూస్తాం అది నా అదేలే తలకాయ కూడా నొప్పులు అంటున్నారు కాబట్టి తల తిరుగుతోంది కాబట్టి టాబ్లెట్స్ బాగా ఇస్తాము కాకపోతే స్కానింగ్ అవి తీసుకుని దాని రిపోర్ట్ని బట్టి దాన్నిబట్టి మెడిసిన్ వాడతాం ఈసీ ఈసీసి చెయ్యాలి ఈసీసీ ఇయాలి ఈసీసి చేసిన తర్వాత అసలు ఏంటి గ్యాస్ ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలిగా గ్యాసే ఉన్నదా మీకు మోషన్స్ అదేలే అదేలే మోషన్స్ బాగా అవుతున్నాయి కదా మోషన్స్ బాగా అవుతుందా మరి చెక్ చేసుకున్నాక అప్పుడు గాని మెడిసిన్ రాస్తాం సార్ అది ఓకే ఓకే సార్

అదేనేమా